భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ వేరే దేశాలతో తులితంగా ఉందని చెప్పడానికి కొంత ములాలు ఉండాలి ముఖ్యంగా భారతదేశంలో ప్రతీ ప్రాంతంలో సార్వజనిక ఆరోగ్య సేవలు అందిస్తారు ఇది సరైన దుర్వాసనగా నున్నాయి ఆసుపత్రులు క్లినిక్లు మరియు ఆరోగ్య సేవా కేంద్రాలు ఇవ్వడంతో రోగులు మరియు వ్యక్తులు అనుకూలంగా లాభ పెట్టడం అధికము కూల్చిన పరిశుభ్రత పొడవైన కుయూలు ఖర్చు పెట్టే స్తోమత మరియు ఆరోగ్య సేవ సల్లంగా అందించడం అనివార్యం ఇవి మీ ఆరోగ్యంను మెరుగుపరచడంలో సహాయకరంగా ఉంటాయి ఆరోగ్య సంరక్షణలో ప్రతిభాగం పాలించడం ముఖ్యం మరియు ఆహార వ్యాయామం మనోబలం నియంత్రణ ఆదరణ ప్రధానం ఇంకా భారతదేశంలో ఆరోగ్య సంస్థ వ్యవస్థ ఇతర దేశాలతో పోలిస్తే కొంత విభిన్నముగా ఉంటుంది ఇది వ్యక్తిగత ఆరోగ్య సేవల అంగాలంతా నిమిత్తం పారిశుద్ధత స్తోమం మరియు సేవల అనుభవంతో తున్ ఉంటుంది ఆరోగ్య సేవలో భారతదేశంలో పరిశుభ్రత మరియు ఖర్చు నుండి బాధపడకుండా అందిస్తాయి సర్వజనిక ఆరోగ్య కేంద్రాలు ఆసుపత్రులు మరియు క్లినిక్లు వివిధ స్థలాలలో ఉంటాయి అందులో ప్రతీ ప్రాంతంలో ఆరోగ్య సేవ అందిస్తారు